నేను నా మొబైల్ ఆపరేటర్ వెబ్సైట్ను యాక్సెస్ చేసుకునేట్టుగా వ్యవహారిస్తున్నాను నేను ప్రతిరోజు ఉద్యోగం కోసం మూడు నాలుగు వీడియో కాల్సు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది నాకు మీ వెబ్సైట్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందా నా మొబైల్ నెంబర్ ఏడు సున్నా మూడు రెండు నాలుగు ఐదు మూడు తొమ్మిదిను

వెరిఫికేషన్ చేసి నా మొబైల్ నంబర్ను అందించాల్సిన అవసరం గురించి మాట్లాడతున్నాను